ఆంబులెన్స్ బైసికల్ బస్ ట్యాక్సీ హెలిక్యాప్టర్ బోట్ సిమెంట్ మిక్సర్ ఫైట్ ట్రక్ పోలీస్ కార్ ట్రాక్టర్ ట్రైన్ వ్యాన్ బుల్డోజర్ కార్ మోటర్సైకిల్ రిక్షా ట్రక్ ఫైర్ ఇంజన్ జీప్